గ్యాస్ వాళ్ళండి మీరు

హలో గ్యాస్ వాళ్ళా మీరు మెం నాలుగు రోజులు అవుతోందండి గ్యాస్ బుక్ చేసి ఇంత వరకు మాకు గ్యాస్ రాలేదు మాకు వేరే ఫంక్షన్ ఉన్నాది గ్యాస్ తొందరగా కావాలి అదేనండి అదేనండి మధురా నగర్ కడపండి మాది సరే హలో